చెప్పండి హలో ఆ మేము మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నామండి ఇప్పుడు మీ షాప్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంత జీ బీ ఉంది స్టోరేజ్ ఎంత ఉంటుంది ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎంత రేంజ్లో ఉన్నాయి కొంచెం చెప్పగలరా ఓకే ఆపిల్ ఫోన్ కావాలి అవును అండి ఏ రేంజ్లో ఉందండి ఎలా కలర్సు అవి అన్ని మాకు ఒకసారి చూపిస్తారా చెప్పండి

ఇన్స్టాల్మెంట్లో ఇవ్వరా అండి

ఓకే అండి మాకు బ్లూ కలర్ కావాలి ఓకే అండి ఓకే అండి సరే మేము మళ్ళీ అది వచ్చిన తర్వాత కాల్ చేయండి మాకు బ్లూ కలర్ కావాలి ఓకే అండి థ్యాంక్ యూ